హలో సార్ ఆన్లైన్లో చొక్కా ఒకటి బుక్ చేసాను సార్ ఆ షర్టు సరిపోలేదు దాన్ని మళ్ళీ మేము రిటర్న్ పెట్టేస్తున్నాము రిటర్న్ పెట్టిన షర్టు ఎప్పుడు వస్తుందో ఒకసారి మాకు చెప్పండి అలాగే చెప్పండి సార్ చెక్ చేయండి మేము ఆర్డర్ పెట్టుకుంటున్నాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఆ షర్ట్ మాకు ఎన్ని రోజుల లోపల మీరు పంపించగలరు చెప్పగలుగుతారా సార్ ఒకసారి చెక్ చేసి